హలో ఉన్నాము ఎవరు మీరు ఏమి కావా ఎవరు కావాలి ఓకే లోపలికి రండి మీ పేరు ఏంటి చెప్పండి ఓకే మీరు శాలరీ ఎంత ఇస్తామని అనుకుంటున్నారు మేము మీరు మా ఇంట్లో పని చేస్తే ఏడు వేలు ఇస్తాము ఒకవేళ మీరు మా ఇంటితో పాటు వేరే ఇంటికి కూడా వెళ్తే ఐదు వేలిస్తాము ఓకే మీరు డెయిలీ మూడు ఇళ్ళల్లో వ పని చెయ్యాలి ఆ మూడు ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకుని మీరు వెళ్ళొచ్చు మీరు రేపటి నుండి ఇంటి పనికి వచ్చేయండి మీ పనితనం బాగుంటే జీతం పెంచుతాము మీ పనితనాన్ని చూసి నేను పెంచుతాను తప్పకుండా సరే అండి